నక్షత్రాలు గ్రహాలు విశ్వం గురించి నాకు ఉన్న పరిజ్ఞానం ప్రధానంగా శాస్త్రీయ పరిశోధనలు ఖగోళ శాస్త్ర పుస్తకాలు డాక్యుమెంటరీలు ఆన్లైన్ కోర్సులు మరియు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తల రచనలు ద్వారా వచ్చింది చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి నక్షత్రాలు గ్రహాలు అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది టెలిస్కోప్లు నాసా మిషన్లు చంద్రాయాన్ మార్స్ రోవర్ వంటి ప్రయోగాల గురించి చదువుతూ వాటి విజయాలపై తెలుసుకుంటూ ప్రయాణించాను ఖగోళ శాస్తకం మీద అర్థవంతమైన అవగాహన కలిగించే అనే పుస్తకం స్టీఫెన్ హాకింగ్ రాశారు ఇందులో విశ్వనిర్మాణం బ్లాక్ హోల్స్ సమయ ప్రయాణం వంటి ఆసక్తికరమైన విషయాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు అలాగే

కార్లు సాగం రచన ఖగోళ శాస్త్రాన్ని మరింత దగ్గర పరిచయం చేయడంలో ముఖ్యమైనది ఈ పుస్తకం విశ్వ పరిణామ క్రమాన్ని నక్షత్ర జననం గ్రహాల ఉనికి వంటి విషయాలను చర్చిస్తుంది పుస్తకాలతో పాటు నేను సిఫారసు చేసే కొన్ని మంచి డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి అనే సిరీస్ నీల్ డిగ్రాస్ టైసన్ పోస్ట్గా ఖగోళ శాస్త్రాన్ని అద్భుతమైన విజువల్స్ ద్వారా వివరిస్తుంది నక్షత్రాలు జననం గ్రహాల నిర్మాణం విశ్వ విశ్రణ వంటి అంశాలను ప్రమాణికంగా వివరించే గొప్ప డాక్యుమెంటరీ అలాగే నాసా మరియు ఇస్రో అందించే డిజిటల్ వనరులు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఖగోళ శాస్త్రంపై తాజా పరిశోధనలు తెలుసుకోవచ్చు ఇంకా ఆన్లైన్ కోర్సుల ద్వారా కూడా ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు కోర్సులు గ్రహాల నిర్మాణం నక్షత్ర జీవన చక్రం నెబ్యులా బ్లాక్ హోల్స్ డార్క్ మ్యూటర డార్క్ ఎనర్జీ వంటి అభ్యాస అంశాలలో విపూలంగా అందిస్తాయి మొత్తంగా విషయం గురించి తెలుసుకోవాలంటే పుస్తకాలు డాక్యుమెంటరీలు ఆన్లైన్ కోర్సులు పరిశోధనాత్మక వ్యాసాలు ఖగోల పరిశోదనలు ఇవన్నీ ఉపయోగపడతాయి ఖగోళ శాస్త్రం తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు